నేను ఏవైన పశువులను కాని కోళ్ళను కాను మేకలను గొర్రెలను ఆవులను గేదెలను పెంచడానికి కొనడానికి వెళ్ళినప్పుడు మా తాతయ్య గారిని పెద్దవార్లను తీసుకోని వెళ్తాను వాళ్ళకు బాగా అందులో మెళకువలు తెలుస్తాయి ఎక్కువగా ఎక్కువ సేపు నించున్న ఆవులను గేదెలను అయితే మనం తీసుకోవచ్చు ఇందులో ముర్రా జాతి గేదెలను హెచ్ఎఫ్ ఆవులను తీసుకోవడం వలన మనకు పాల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది హెచ్ఎఫ్ ఆవులను తీసుకునేటప్పుడు వాటి కాళ్ళ మధ్య పొదుగు అనేది పెద్దగా ఉండేది తీసుకోవాలి దాని పొట్ట అనేది కిందకి ఉండకుండా కొంచెం పైకి ఉన్న దాన్ని తీసుకోవాలి అది ఆరోగ్యాంగా ఉంది అని మనం చెప్పవచ్చు అదేవిధంగా మనకు కోళ్ళ పెంపకం వచ్చేటప్పటికీ పెద్ద జాతి కోళ్ళను మనం ఎంచుకోవాలి ఎక్కువగా లోపల కట్టేసి పెంచిన కోళ్ళని మనం కొనుక్కోవాలి దీనివల్ల లాభాలనేవి మనకి ఎక్కువగా వస్తాయి ఈ మెళకువలు అన్నీకూడా నేను మా తాతయ్య గారి దగ్గర మా ఇంట్లో మా పెదనాన్న గారు వాళ్ళ దగ్గర నేను ఎక్కువగా నేర్చుకున్నాను నేను కొనేటప్పుడు వాళ్ళనే తీసుకుని వెళ్తాను